ఇరవై నాలుగు నాలుగు వందల అరవై ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఆరు లక్షల డెబ్భై తొమ్మిది వేలు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు